ఎస్ అవును నేను డిజిటల్లో చేసినటువంటి తెలుగు ఉన్నటువంటి నిఘంటువులను ఉపయోగించాను అది ఏ చాలా వరకు ఉపయోగపడుతుంది నేటి యువతకు ఏంటంటే ప్రతిదీ కూడా డేటాబేస్ని డిస్టలైజ్ చేశారు డిజిటలైషెషన్ దీన్ని డిజిటలైజేషన్ డిక్షనరీ లేదా డిజిటలైజేషన్ లైబ్రరీస్ కూడా అనుకోవచ్చు చాలా వరకు ఏదైనా మనకు తెలియనటువంటి ఇంగ్లీష్లో తెలియనటువంటి ఏదైనా మనకు కావాల్సినట్టి ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సరే లేదా ఒక మీనింగ్ ఏదైనా కావాలన్నా డిస్టల్లోకి వెళ్ళి ట్రాన్స్లేట్ కొట్టిన డిస్టల్ యొక్క నిఘంటువులు దాంట్లో తప్పకుండా కరెక్ట్గా వస్తుంది అది నాకు చాలా వరకైతే ఉపయోగపడింది ఇది ఇట్లా ఇట్లాగా డిజిటలైజేషన్ ఉన్నటువంటి అది లైబ్రరి చాలా బుక్స్ కావచ్చు డిక్షనరీలు కావచ్చు ప్రతిదీ కూడా నేటి యువతకి చాలా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఇది చాలా అవసరం దీనిని ఇంకా టెక్నాలజీ పరంగా ఇంకా బాగా అభివృద్ధి చేస్తే అందరికి ఉపయోగపడుతుంది అని నా నా అభిప్రాయం